నేను రీసెంట్గా మీషోలో ఒక జీన్స్ ఆర్డర్ పెట్టాను అయితే ఆ ఆ జీన్స్ చాలా మంచిగా వచ్చింది ఇంకా చాలా మంది మీషోలో ఆర్డర్ బాగా రాదు అని చెప్పేసి అన్నారు కానీ నేను ఆర్డర్ పెట్టిన తర్వాత అది ఒక టూ త్రీ డేస్కి వచ్చింది అప్పుడు ఆ జీన్స్ వేసుకొని చూశాను సైజ్ సరిపోతదా సరిపోదా అని చెప్పేసి నాకు కరెక్ట్గా సరిపోయింది సైజ్ ఇంకా దానికి బటన్స్ కూడా అన్నీ ఫుల్ టైట్గా వచ్చాయి కలర్ కూడా చాలా మంచిగా అనిపించింది నేను ఎన్నిసార్లు వాష్ చేసినా ఆ కలర్ పోలేదు ఇంకా అది జీన్స్ నేను నేను నేవీ బ్లూ కలర్ ఆర్డర్ చేశాను అయితే ఆ కలర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను అనుకున్న దానికంటే ఆ ప్రోడక్ట్ చాలా మంచిగా వచ్చింది ఇంకా నాకు కంఫర్ట్గా ఉంది ఇంకా ముందర వెనకల పాకెట్స్ కానీ అన్నీ మంచిగా వచ్చినాయి ముందర జీన్స్కి వచ్చేసి త్రీ బటన్స్ త్రీ బటన్స్ జిప్ అన్ని మంచిగా వచ్చినాయి